నమస్కారం అండీ నాకు ఒంట్లో బావుండట్లేదు అండీ తలనొప్పి వస్తుంది తలనొప్పి వస్తుందండీ బాగా కళ్ళు తిరుగుతున్నటు ఉంటుంది జ్వరం కూడా జ్వరం కూడా వస్తుంది అండీ తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది వస్తుంది తలనొప్పి మాత్రం బాగా ఎక్కువగా ఉంటుందండీ అవునండీ నార్మల్ జ్వరం బిళ్ళలు వేసుకున్నాను కానీ తగ్గట్లేదండి అలాగా తాగుతూ వస్తూనే ఉంటుంది మూడు నాలుగు రోజుల నుంచి ఇలానే ఉందండి ఇక కాళ్ళు చేతులు కూడా బాగా నొప్పిగా ఉంటుంది అండి మెడ నొప్పి కాళ్ళు చేతులు టైఫాయిడ్ వచ్చిందంటారా అంతక ముందు కూడా ఒకసారి నాకు టైఫాయిడ్ వచ్చిందండి మళ్ళీ వచ్చే ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుందా అండి ఆహా బాగా కళ్ళు తిరుగుతున్నటు తలనొప్పి వస్తున్నట్టు వామిటింగ్స్ అంటే వామిటింగ్ అయినట్టు ఉంటుందండీ బాగా సరే అండీ తలనొప్పి అంత జ్వరం కన్నా ముందు నుంచే ఉందండి తలనొప్పి దానివల్ల చదుకోడానికి కూడా ఇబ్బంది అవుతుంది చదుకోలేకపోతున్నా నిద్ర ఎక్కువగా అనిపిస్తునట్టు కళ్ళు అలసిపోతున్నట్టు బాగా ఎక్కువ అలా అనిపిస్తుందండి ఎక్కువగా ఎక్కువగా గమ్ముని టీవీ ఏమి కూడా చూడలేకపోతున్నానండి నొప్పి కళ్ళలోంచి వాటర్ నీళ్ళు వచ్చేసి నొప్పి నొప్పిగా ఉంటుందండి కళ్ళు కూడా ఏంటండీ కనపట్లేదండి అది దూరంవి కనపడట్లేదు అండీ ముందు సరే అండీ సరే అండీ సరే అండీ సరే అండీ